భయ్యా ఉబర్ ఆటోనా ఇంతకుముందు నేను ఆటో బుక్ చేశాను యాక్చువల్గా ఏంటంటే ఉండవలసిన లొకేషన్లో చిన్న ఇష్యూ వల్ల వేరే చోట ఉన్నాను నేను లొకేషన్ గురించి చెప్తాను కొద్దిగా మీరు లొకేషన్ చేంజ్ చేసుకొని ఇటు వస్తారా అవునా యాప్లోనే చేంజ్ చెయ్యాలా కాదు భయ్యా నేను మీకు చెప్తాను అంటే నాకు ఇక్కడ లొకేషన్ జస్ట్ ఫేర్ అనేది మీకూ అప్డేట్ అవుతుంది కదా అందులోనూ మీరూ చేంజ్ చేసిన నేను ఇక్కడ ఇంతకుముందు వచ్చేసి ఏంటంటేను వారధి దగ్గర పెట్టాను కాకపోతే ఇప్పుడు విజయవాడ బస్టాండ్ దగ్గర ఉన్నాను సో ఇక్కడికి వచ్చి ఏమైనా పిక్ చేసుకోగలుగుతారా సరే భయ్యా నేను ఇక్కడ యాప్లో చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను లేదు అంటే మీకు ఎలాగో యాప్ లొకేషన్ అనేది అప్డేట్ అవుతుంది కదా మీరు ఇటు వచ్చి పిక్ చేసుకుంటే మీకూ అందులో ఫేర్ కూడా అప్డేట్ అవుతుంది ఓకే భయ్యా థ్యాంక్ యూ